ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అనుసరించే క్రీడలు వచ్చి క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ రెజిలింగ్ ఖోఖో కబడ్డీ ఇలా రకరకాల ఆటలు ఉన్నాయండి దాంట్లో క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే మా డాడీ క్రికెట్ చూసేవాళ్ళండి అలాగా మా నాన్న చూసేటప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిందండి నాకు క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటే చాలా చాలా ఇష్టమండి అతను చాలా బాగా ఆడతాడు ఇంకా మన క్రికెటర్స్ కూడా దేశం కోసం చాలా బాగా ఆడుతున్నారండి ఇంకా మేమయి క్రికెట్ అయితే ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తామండి ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తామండి ఇంకా క్రికెట్ చేసేటప్పుడు సిక్స్ పో సిక్స్ కొట్టినా ఫోర్ కొట్టినా గట్టి గట్టిగా అరుస్తామండి ఇంకా క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టమండి ఇంకా క్రికెట్ మా తమ్ముడు మా అన్నయ్య కూడా క్రికెట్ ఆడతాడు ఆడతారండి ఇంకా వాళ్ళు ఆడేటప్పుడు కూడా మేము కూడా గ్రౌండ్కి వెళ్ళి చూస్తామండి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాము అలాగే వాళ్ళ స్కూల్లో కూడా క్రికెట్ పార్టిసిపేట్ చేస్తున్నారండి క్రికెట్ చాలా చాలా బాగుంటుందండి ఇంకా క్రికెట్ ఆడడం వల్ల ఎన్నో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయండి క్రికెట్ ఒకటే కాదు ఫుట్బాల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ ఇలా ఏ ఆటలు ఆడినా కూడా ఆటలు ఆడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి బద్ధకం తగ్గుతుంది మానసికంగా శారీరకంగా చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా అనారోగ్య సమస్యలు రావు కొలెస్ట్రాల్ ఇంకా చక్కెర వ్యాధి ఇలాంటివి తగ్గుతాయండి ఇంకా బాడీ అనేది ఫిట్గా ఉంటుందండి